ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తా మాధ్యమాలు మహిళలు మరియు మైనారిటీలకు సంబంధించిన అంశాలపై ఎలా కవర్ చేశాయి అంటే మహిళల సాధికారత మహిళల హక్కులు మరియు సమానత్వం గురించి అంశాలను ప్రముఖ ప్రచారం చేశాయి జాతీయవాదా మీడియా అజెండా ప్రకారం కొన్ని ప్రాముఖ్యత మహిళలకి ఇస్తూ మైనారిటీల సమస్యను ప్రభావించవచ్చు మహిళలపై జరిగే హింసను సంబంధించిన వార్తలు కవర్ చేస్తాయి కానీ కొన్నిసార్లు వాటిని సంచలనాత్మకంగా చూపించవచ్చు మొత్తం వార్త మధ్యమాల మహిళలు మరియు మైనారిటీలకు సంబంధించిన సమస్యలు కవర్ చేసిన ప్రాధాన్యత విధానం మీడియా సంస్థలో బట్టి మారుతూ ఉంటుంది కొన్ని మీడియా సంస్థలు జాతీయవాద భావజాలాలకు ప్రాముఖ్యత మహిళలకు మైనారిటీలకు సమస్యలుగా తక్కువగా ప్రచారిస్తూ వస్తున్నాయి